నేను వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే ప్రజలు వేరే భాష మాట్లాడుతూ ఉంటారు నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా మరాఠీలు మరాఠీ భాష మాట్లాడుతుంటారు కానీ మనం తెలుగు రాష్ట్రం నుండి వచ్చాము కాబట్టి మనకు తెలుగు భాషనే ఎక్కువగా వచ్చు అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా వచ్చు కానీ హిందీ హిం మేము నేనును మా ఫ్రెండ్ ఇద్దరము కలిసి వెళ్ళాము నాకు కొంచెం హిందీ వచ్చు వాడికి అసలుకే హిందీ రాదూ బట్ అక్కడ వాళ్ళు మహారాష్ట్రలో హిందీ బాగా మాట్లాడతారు వాళ్ళు హిందీ మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్కి అర్ధం కాకుండా ఉండేది మేము మాట్లాడుకున్నప్పుడు నాకు అర్ధమయ్యేది కాబట్టి నేను వానికి ప్రతీ ఒక్కటి వా ఇంకొక హిందీ ఫ్రెండ్ ఏం మాట్లాడాడు అనేది నేను వానికి ప్రతీది తెలుగులోకి అనువదించి చెప్పాల్సి వచ్చింది అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ప్రతీది హిందీని తెలుగులోకి అనువాదం చేసి చెప్పడమంటే చాలా కష్టం కదా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను ఇక తరువాత తరువాత మెల్లమెల్లగా ఆయనకు అనువదించి అనువదించి ఊరికే చెప్పడం వల్ల ఆయనకి కూడా హిందీ పదాలు హిందీ పదాలు తెలుగులో అర్ధం చేసుకొని నేను అనువదించినప్పుడు అర్ధం చేసుకొని మళ్ళీ అతను కూడా హిందీ భాషను నేర్చుకున్నాడు అలాగా అలా నేర్చుకోవడం వల్ల ఆయనకి కూడా హిందీ భాష అనేది వచ్చింది అందుకే అనువాద అనువాదమనేది చాలా ముఖ్యమైన చెప్పవచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైనా భాష నేర్చుకొన్నప్పుడు దానిని మన మాతృ భాషలోకి అనువదించుకుంటే అర్ధం చేసుకుంటే ఆ భాషను మనం తొందరగా నేర్చుకోగలుగుతాము నేను వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు నాకు అనుభవం కలిగింది ఈ అనుభవం అనేది ఫస్ట్లో చాలా ఇబ్బందికరంగా అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్లీడ్ అయి నవ్వు జోకులు కూడా అయ్యాయి ఒక్కొక్కసారి చిరాకు ఒక్కొక్కసారి మంచిగా అనిపించింది ఒక్కొక్కసారి నవ్వు ఒక్కొక్కసారి కోపం ఇలా అన్నీ అనుభవం అనిపించింది